ఆ సార్ నమస్కారం మీరు తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రి నుండి మాట్లాడుతున్నారా అది మా తాతగారిని ఆసుపత్రిలో జాయిన్ చేసాము మీరు ఎప్పుడు డిస్చార్జ్ చేస్తారో కొంచెం చెప్పగలుగుతారా మా తాతగారి పేరు విట్టల్ డెబ్భై సంవత్సరాలు కంటి చూపు ఆప ఆపరేషన్ కొరకు మీ ఆసుపత్రిలో జాయిన్ చేసాం వారం క్రితం వారం క్రితం జాయిన్ చేసాము ఆర్మీ ఆసుపత్రిలో సరే సార్ చూడండి అవునండి సరేనండి నేను ఒక రెండు రోజుల తర్వాత వచ్చి తీసుకెళ్తాను నేను ఒక్కడినే వస్తున్నాను

తర్వాత ఏమ ఏమైనా జాగ్రత్తలు తీసుకోమంటారా సరే సార్ ధన్యవాదాలు